నాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం నా వద్ద ఒక కుక్క ఉంది దాని పేరు టోటో టోటో చాలా స్నేహపూర్వకమైనది మరియు ఆడుకునేది అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ పెంపుడు జంతువులను ఇష్టపడే కొన్ని కారణాలు చెప్పనా అవి స్నేహపురకామైనవి మరియు ఆడుకునేవి పెంపుడు జంతువులు మనకి స్నేహం మరియు ఆనందాన్ని అందిస్తాయి అవి మనకు భావోద్వేగాలను కలిగిస్తాయి పెంపుడు జంతువులలో సమయం గడపడం మనకి ఆనందం ప్రేమ సంతోషాన్ని ఇస్తాయి పెంపుడు జంతువు కుక్క నేను ఎక్కడికి వెళ్లిన అది నాతోనే ఉంటూ నా తోనే ఆడుకుంటూ నాతోనే గడుపుతూ ప్రతిరోజు నేనేం పని చేసిన నా వెంటే ఉంటూ నడుస్తూ ఉంటుంది ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది అవి మనకు స్నేహాన్ని కూడా కలుగజేస్తాయి ఎటువంటి పరిస్థితులలోనైనా అది మన వెంటే ఉంటుంది అవి మనకు భావోద్వేగాలను కలిగిస్తాయి పెంపుడు జంతువులను సంరక్షించడం ఒక పెద్ద బాధ్యత ఇది మనకు బాధ్యత మరియు సంరక్షణ యొక్క విలువలను నేర్పుతుంది నేను భవిష్యత్తులో మరొక్క పెంపుడు జంతువుని కలిగి ఉండాలనుకుంటున్నా పిల్లి లేదా చిన్న పాము మీరు పెంపుడు జంతువులను ఇష్టపడలేక పోవడానికి కొన్ని కారణలు చెప్పరా అవి చాలా ప్రాధాన్యత ఇది చాలా బాధ్యత పెంపుడు జంతువులను సంరక్షించడం చాలా సమయం మరియు కృషి అవసరం అవి ఖరీదైనవి పెంపుడు జంతువులకి ఆహారం వైద్యం మరియు ఇతర అవసరణనా కోసం డబ్బు అవసరం మరికొన్ని సార్లు శబ్దం చేస్తాయి లేదా అలజడి చేస్తాయి పెంపుడు జంతువులను కలిగి ఉండడంవల్ల మీ కుటుంబం లేదా ఇతర నివాసితులతో సమస్యలు ఉండవచ్చు అయితే పెంపుడు జంతువులు చాలా ప్రయోజనాలను కలిగి ఉంటాయి అవి మనకు స్నేహం ఆనందాన్నిబాధ్యతలు యొక్క విలువలును నేర్పుతాయి కుక్క దాని విశ్వాసాన్ని చూపించుకుంటుంది ఎప్పుడు ఎవరు ఏమి చేసిన మనకు సహాయపడుతుంది